ఒక మంచి గేమ్ నుండి వేరే ఒక గొప్ప గేమ్ ఏ విషయం నేరుగా చెప్తుంది అంటే ఉదాహరణకు క్రికెట్ మరియు వాలీబాల్ క్రికెట్ అనగా ప్రపంచంలోనే అత్యంత వ్యక్తులు చాలామంది ఇష్టపడే క్రీడా గేమ్గా తెలుస్తుంది మనకు అలాగే వాలీబాల్ వచ్చేసరికి అంత ప్రజలలో అంత ఆదరణ ఉండదు వాలీబాల్కి క్రికెట్ అయితే చాలామంది వాలీబాల్ కన్నా గొప్ప గేమ్ అని మాట్లాడుతారు క్రికెట్ కోసం చిన్నపిల్లల నుండి పండు ముసలి వారు వరకు ఎంతో మంది చూస్తుంటారు ఆనందిస్తారు అలాగే వాలీబాల్ వచ్చేసరికి ఓన్లీ కొంతమంది మాత్రం వరకే వాళ్లు చూస్తూ ఉంటారు అందుకోసమే ఈ క్రికెట్ని చాలామంది ఇష్టపడతారు క్రికెట్ గల్లీ నుంచి ఎన్నో స్టేడియం స్టేడియంలో వరకు ఎంతోమంది ఆడతారు వాలీబాల్ అలా కాదు ఎక్కడో కొంతమంది వరకే ఆడుతారు క్రికెట్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే సపోజ్ ఒక టీంలోకి సెలెక్ట్ కావాలి అంటే ఫస్ట్ కొన్ని డిస్టిక్ గేమ్లలో ఆడి గెలిచి ఆ తరువాత ఇన్నర్ ఇంటర్ డిస్టిక్లో అడి గెలిచి ఆ తర్వాత ఔటర్ డిస్టిక్లో ఆడి గెలిచి ఆ తర్వాత అండర్ నైన్టీన్ టీంలో సెలెక్ట్ అయి కోచింగ్ తీసుకొని ఆట బాగా ప్రదర్శించి ఆ తర్వాత అండర్ నైన్టీన్లో సెలెక్ట్ అయినప్పుడు వివిధ జిల్లాల నుంచి అండర్ నైన్టీన్ నుండి ప్రతి టీం నుండి పదకొండు మంది వస్తారు అందులో ప్రతి టీంకి ప్రతి ఒక్కరూ ప్రతి ప్రతి ఒక్కరికి పది పది మ్యాచ్లు ఉంటాయి పది పది సార్లు ఉంటాయి కాబట్టి అందులో ఎవరు గెలిస్తే వారే అండర్ నైన్టీన్ కప్గా నిలుస్తారు అందుకే చిన్న పిల్లలకు చాలా ఇష్టం అలాగే ఐపీఎల్ అంటాం ఇది ఒక ప్రత్యేకమైన మన భారతదేశంలోనే జరుగుతుంది వివిధ దేశాలకు చెందిన క్రికెట్ ప్లేయర్లు మన దేశ క్రికెటర్లతో కలిసి పది పదకొండు టీములుగా విడిపోయి ఉత్సాహంగా ఆడుతారు ఆ తర్వాత అలాగే వరల్డ్ కప్ వరల్డ్ కప్ లాంటి క్రికెట్ అయితే దేశాలుగా విభజించి ఆడుతారు ఎగ్జాంపుల్ భారతదేశం న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి శ్రీలంక వంటి టీంలు ఏవైవెతే ఉన్నాయో అవన్నీ కలిసి కలిసికట్టుగా ఆడుతాయి టీ ట్వెంటీ వంటివి అయితే ఒక మ్యాచ్ సుమారు రెండు రోజులు లేదా మూడు రోజులు కూడా ఉంటుంది టీ ట్వెంటీ వరల్డ్ కప్ కానీ టీ ట్వెంటీ సిరీస్ కానీ ఎన్నో క్రికెట్ లాంటివి చాలా గేమ్స్ ఉన్నాయి అదే వాలీబాల్ దగ్గరికి వచ్చేసరికి ఎడనో ఇక్కడ మన భారతదేశంలో అత్యంత ఆదరణ లేని వాలీబాల్గా గుర్తిస్తారు క్రికెట్కి అయితే చాలా ఆదరణ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరిస్తారు చూస్తారు ఆడుతారు అలాగే పక్క దేశంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరు ఆడుతారు ఆనందిస్తారు చూస్తారు తర్వాత ఇంకా క్రికెట్ మరియు వాలీబాల్ అయితే ఇంకా మరికొన్ని గేములు ఉన్నాయి కబడ్డీ కబడ్డీ అయితే మన దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు ప్రో కబడ్డీ లాంటివి ఆడుతారు అందులో చాలామంది చాలా చక్కగా ప్రదర్శిస్తారు కబడ్డీ లాంటివి మరి ఇంకా ఎన్నో గేమ్లు ఉన్నాయి కాకపోతే వాటి గేమ్స్కి ప్రజలలో అంత ఆదరణ లేదు క్రికెట్కి కబడ్డీకి చాలా ఆదరణ ఉంది వాలీబాల్కి కూడా అంత ఆదరణ లేదు క్రికెట్ మరియు కబడ్డీ చాలా మంది ఆడుతారు ఈ సమాజంలో చాలా మంది ఆడటానికి ఒక విశేషమైన అపదానిస్తుంది క్రికెట్ కబడ్డీ అయితే ఒక యువకులు మాత్రమే ఆడగలతరు క్రికెట్ అయితే ఎందరో వ్యక్తులు చాలామంది వరకు ఆడుతారు ఈ క్రికెట్ యొక్క గొప్పతనం ఏమిటంటే క్రికెట్ కోసం ఎన్నో అవకాశాలు వదులుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో క్రికెట్ని మరియు కబడ్డీని ఎంతోమంది ప్రేమిస్తారు ఆదరిస్తారు మంచిగా ఆడుతారు క్రికెట్ కబడ్డీ వాలీబాల్ వంటి ఇంకా మరెన్నో గేములు ఉన్నా ప్రముఖ మూడు గేమ్ల వరకు ఎంతో ఆధారణ ఉంది